ట్రెక్ పూర్తయ్యే సమయానికి శరీరం అలసిపోతుంది కానీ మనసంతా సంతృప్తిగా ఉంటుంది మొదట్లో ఎత్తైన పర్వతాలు ఉడుదుడుకులు మార్గం చూసి భయంగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి టాప్కి చేరుకున్నాక నేను నిజంగా ఇది చేశానా అనే ఫీలింగ్ మైండ్లో నిండిపోతుంది ఈ అనుభూతి మాటల్లో చెప్పడం కష్టం ఒక్కసారి అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఒకసారి హిమాచల్లోని ధర్మషాలా దగ్గర వెళ్ళినప్పుడు మార్గంలో మంచు పర్వతాలు ఎత్తైన చోట్లు పొగమంచు చూడగానే ఎక్కడో మరొక లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది టాప్కి చేరుకున్నాక ముందు కనిపించిన దౌలధార్ రేంజ్ మంచుల్లో మంచుతో కప్పబడిన అద్భుతమైన దృశ్యం మేఘాలు కింద కదులుతున్నాయి కింద నుంచి వచ్చే పచ్చని లోయల్లో ఆ అద్భుతమైన దృశ్యం జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఇలాంటి అనుభవాలకు కారణం ఏమిటంటే నేచర్కి దగ్గరగా ఉండే ఫీలింగ్ ఎగ్జాస్టివ్ జర్నీ తర్వాత దొరికే ఆ ప్రశాంతత అంతేకాకుండా సహజ అందాలు మరియు సెల్ఫ్ అచీవ్మెంట్ ఫీలింగ్ అనేది మనలో నిలిచిపోతుంది అనే అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది